హలో మ్యాడమ్ నమస్తే చెప్పండి ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళము మేము ఏమి కావాలి మీరు ఓకే మ్యాడమ్ ఓకే మీకు ఏది అనుకూలంగా కావాలంటే సుమో కానీ కార్ కానీ వ్యాన్ కానీ ఏదైనా ఓకే మ్యాడమ్ బండి దీన్ని బట్టి మీకు చార్జి ఉంటుంది ఆ చార్జిని బట్టి మీరు ఫీస్ కట్టాలి ఓకే ఓకే టెంపో మీకు అన్ని సౌకర్యాలతో ఉన్నది మ్యాడమ్ మీకు అన్ని సౌకర్యాలతో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రావెల్ చేస్తాము ఆ చెన్నకేశవ స్వామి గుడే కాదు మాచర్లలో బ్రహ్మనాయుడు ఇళ్ళల్లోకి వెళ్ళిపోయిన గుహలు ఉన్నాయి ఆ గుహలు చూడాల్సింది ఆ గుహలు కూడా చూపిస్తాము మ్యాడమ్ ఆ చెన్నకేశవ స్వామే కాదు మాచర్లలో చూడాల్సిన ప్రదేశాలు బ్రహ్మనాయుడు పరిపాలించిన ప్రదేశాలు చాలా ఉన్నాయి చూడాల్సినవి అవి కూడా చూపిస్తాము మీకు ప్రత్యేకంగా అవును మ్యాడమ్ మీకు ఎటు ఎటువంటి ఇబ్బంది సిక్స్టీ బిలో అయితే ఇబ్బంది ఉండదు మ్యాడమ్ సిక్స్టీ అబోవ్ అంటే కొంచెం ఆలోచించాలి కాబట్టి మీరు అవి ఆలోచించుకొని మీరు మాకు చెప్తే మేము ఓకే చేస్తాము కానీ చార్జీ మాత్రం మనిషికి పదిహేను వందలు రెండు వేలు ఉంటుంది ఫుడ్డుగాక ఫుడ్డుగాకే మ్యాడమ్ ఫుడ్ అయితే ఎక్కడ మీకు కావాలి అంటే అక్కడ టిఫిను మధ్యాహ్నం భోజనం కానీ ఏవైనా మీకు సపరేట్గా మీరు ఏర్పాటు చేసుకోవాలి హోటల్ల దగ్గర మీకు అనుకూలంగా అన్నిటికీ ఆ ఇబ్బంది లేకుండా ఆపుతాము మీరు యూస్ చేసుకో అక్కడికి వెళ్ళడం మొత్తం కలిపి పోవడానికి ఒక నాలుగు గంటలు ఏమో పడుతుంది మ్యాడమ్ అక్కడ నుండి మీరు ఎటు ట్రావెల్ చేయాలి అనుకుంటే అక్కడికి తీసుకు వెళ్తాము మీకు నచ్చిన ప్రదేశాలు చూపిస్తాం చూడాలి అనుకుంటే ఈ సమ్మర్లో అయితే ఒక్క రోజుతోనే అయిపోవచ్చు అలాంటివి మీరు ఇంకా ఇంకొన్ని చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయంటే కొన్ని హిల్స్ కూడా ఉంటాయి కొండలు ఉంటాయి ఆ కొండల మీదకి వెళ్ళి దేవాలయాలు ఉంటాయి ఆ కొండల మీదకు వెళ్ళి చూడాలి అంటే మీకు టైమ్ పడుతుంది కాబట్టి మీరు ఆలోచించుకొని మాకు చెప్పండి కానీ సిక్స్టీ అబోవ్ అంటే సిక్స్టీ అబోవ్ అంటే వాళ్ళు ట్రావెల్ చేయ్యలేరు సిక్స్టీ బిలో అంటే ట్రావెల్ చేయడానికి అవకాశం ఉంటుంది

ఓకేనండి ఓకే